రకరకాల వంటలు వండడంలో అంటే గారెలు వేయడం చాలా సులభంగా ఉంటుంది తర్వాతన పకోడీ వేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది ఇంకా చాపల కూర ఇవి వండడం అంటే చాలా కష్టం చాపల కూర తర్వాత కోడి మాంసం యాట మాంసం ఇలాంటివి వండడం కొంచెం అవి శుభ్రపరచడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలాంటి కూరలంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట